మనీ మనం రోజువారి వంటకాలలో మొదటగా మనం గమనించాల్సింది కూరలు కూరలు మనం చాలా రకాలుగా ఉన్నాయి వాటిలో పప్పుచారు కూరాకు చారు వంటివి చాలా ఉన్నాయి కూరాకులతో చేసే చారు పప్పులతో చేసే చారు కూడా చాలా ఉన్నాయి వాటిలో మొదటిగా మనం ఎక్కువ ఉపయోగించే పదార్థాలు కొబ్బరి కొబ్బరి ఎందుకంటే అది ఒక చికెన్ కి కావచ్చు అంటే జంతువుల ఆహారానికి కూడా కావచ్చు కొబ్బరి అనేది కొంతమంది వాడుతారు కొంతమంది వాడరు మరియు ఇలాగే మనం తీసుకున్నామంటే కూరగాయలు కూరలు చాలా రకాల పాలకూరాకులు చాలా ఉన్నాయి అవి తింటే మన ఆరోగ్యానికి కూడా మంచిది అలాగే మసాలా మసాలా ఐటెంలు అంటే ఈ యొక్క ఎర్రగడ్డ తెల్లగడ్డ తక్కాలి మసాలా కొన్ని యాడ్ చేసి వాటిని మిక్సీ కి వేసి వాటి యొక్క గుజ్జుని మసాలా అంటాము ఇది మనము చికెన్ మటన్ వంటివి అంటే కోడి కూర మేక కూర గొర్రె కూరా పొట్టేల కూర వంటివి వాటికి మనం మసాలాలు ధరిస్తారు అది ఒక రకమైన రుచిగా మనం చెప్పుకోవచ్చు చక్కెర చక్కెర అనేది మనం పాయాసానికి తీపి వంటకాలకు మనము ఉపయోగిస్తారు ఈ యొక్క వంటకాలలో మొదటిగా మనము తెల్లవారిలో మనం చేసుకునేవి టీ ఈ యొక్క టీ లో చక్కెర కూడా వేస్తారు ఈ యొక్క చాయ్ కూడా అంటారు ఈ యొక్క వంటకాలు దిశల్లో తయారీలో మొత్తం ఉపయోగించే పదార్థాలు ఎక్కువగా ఉల్లిపాయలు వంటివి చెబుతారు అలాగే వీటిని ఎర్రగడ్డ కూడా అంటారు ఉల్లిపాయలు ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లం వంటివి కూడా ఉపయోగిస్తారు మొదటగా మనం ముఖ్యపదార్థం చెప్పవలసింది నూనె నూనె వంటివి ఇక్కడ చాలాగా ఉపయోగిస్తారు ఈ యొక్క నూనె ప్రతి ఒక్క వంటకానికి ఉపయోగిస్తారు ఉపయోగించలేని వంటకాలు అంటే టీ మరియు అన్నము ఇలాంటి పదార్థాలకి ఉపయోగించలేరు మిగతా ప్రతి ఒక్క వంటకానికి మనము మొదటగా కావాల్సిన పదార్థము నూనె నూనెలో కూడా చాలా రకాలు నూనెలో ఉన్నాయి మన వంటకి ఏ నూనె వాడుతాము అలాంటి నూనె మనం వాడాలి